లేదు తెలుగు భాషకి తగిన ప్రాతినిథ్యం అనేది లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకని అంటే మనా దగ్గర పెరిగిన పిల్లలు కూడా ఆంగ్ల భాషని మాట్లాడటానికి ఎంతో గర్వంగా భావిస్తున్నారు తెలుగులో మాట్లాడితే అదేదో చులకన భావంగా భావిస్తూ వేరే దేశ కట్టుబాట్లని సాంప్రదాయాలని భాషని అన్నింటినీ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఏమో మనలా ఉండడానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళు ఏమో వాళ్ళలా మారడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీడియాలో కానీ విద్యా సంస్థలో కానీ తెలుగుకి ఇంకా ప్రాధాన్యత ప్రాతినిథ్యం ఉండాలి అని నేను భావిస్తాను ముందు ముందు తరాలకి అది ఇంకా ఇక్కడ లేకుండా పోతుందో అని భయం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది కాబట్టి అలా కాకుండా అలా అవ్వకుండా దీనికి సరైన చర్యలు తీసుకొని తెలుగుకి కావాలసిన ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను